పల్లెటూరి వారికి ఆటలు ఆడటం చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ సామాజిక ప్రయోగం అనేది పల్లెటూర్లో ఆటలు అంటే అందరూ ఐకమత్యంగా ఆడేటటువంటి ఆటగా మనం భావించుకోవచ్చు అయితే పల్లెటూరు చాలా కనులకు పండుగ్గా ఆడుకుంటూ ఉంటారు ఆటలు అనేవి చాలా ముఖ్యమైనవి పల్లెటూరు వాతావరణంలో ఆట ఆ ఆటలు ఆడు టం వలన మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు